హలో అండి డ్రైవర్ గారు

ఇరవై ఆరో తారీకున మమ్మల్ని తీసుకు వెళ్ళాలి ఉదయం ఆరు గంటలకు మా ఇంటి చిరునామా వద్ద అనగా రెండు రెండు పద్నాలుగు బై ఇరవై రెండు కొమరవరం రోడ్డు వద్దకు ఐదున్నార గంటలకు రండి